నేను ఉండే ప్లేస్లో మాకు హస్త కళాకారులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఒకొక్కసారి ఈ శిబిరాలు అన్నది ఉచితంగా శిక్షణ సమావేశాలు ఏర్పరుస్తూ ఉంటారు అందులో మాకు ఎలా ఒకవేళ అవి నిర్వహించటంలో మేము కనుక మిస్ అవుతే కనుక మేము అక్కడ మా వీధిలో మాకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు మాకు ఈ ఫలానా డేట్న అక్కడ మీకు ఇలా నేర్పిస్తాము ఉచితంగా బ్యూటీ పార్లర్ కానీ చేనేత వస్త్రాలు కుట్ అమ్మడము కుట్టడము అలాగే వర్క్ డిజైనింగ్ చేయించడము మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇటువంటివి అన్నీ కూడా మాకు చె ఇలా నిర్వహిస్తున్నామని చెప్పి ఒక ప్రకటన అనేది ఇస్తారు ఆ ప్రకటన మేము చూసుకుని మేము వెళ్ళి అక్కడ ఏవే డేట్లో ఉంటుంది మేము ఏ టైంకి రావాలి అన్నది మా డీటెయిల్స్ ఏమన్నా కావాలా లేకపోతే మా ఆధార్ కార్డ్ ఇంకేమన్నా కావాలా అని అడిగి మేము తెలుసుకొని ఆ డీటెయిల్స్ అక్కడ పొందుపరిచి నెక్స్ట్ ఏ టైంకి మేము రావాలా కనుక్కొని మేము ఆ టైంకి వెళ్ళి అక్కడ మాకు కావాల్సిన మేము బ్యూటీ పార్లర్ సంబంధించి మేము బ్యూటీ పార్లర్ అలాగే చేనేత వస్త్రాలు ఎలా ప్రిపేర్ చేస్తలేదా పెయింటింగ్ చేయడము వర్క్ చేయించడము ఇట్లా ఏది కావాలంటే అది నేర్చుకోవడానికి మేము వాళ్ళ సంప్రదిస్తాం కోఆర్డినేటర్ని